చెప్పండి మీకు ఏమి కావాలి మీరు సరైన చోటుకే ఫోన్ చేశారు అండి నేను ఇక్కడ ఒక టూరిస్ట్ గైడ్ని మీకు మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూపిస్తాను నేను మీకు ఎన్ని రోజులలో చూపించాలి అండి ఇది మీకు ఎన్ని రోజులలో ఇది చూపించాలి అండి ఆంధ్రప్రదేశ్ మొత్తం వారం రోజులు అండి చాలా ఎక్కువ సమయం అండి మనము చాలా ప్రదేశాలు తిరుగవచ్చు ముందుగా మనం తిరుపతి వెళ్ళి అక్కడ దేవుడి దర్శనం చేసుకుని మనం ప్రయాణాన్ని మొదలు పెట్టవచ్చు అది అంతా మేము చూసుకుంటాము అండి మీరు అసలు ఏమీ ఆలోచించక్కరలేదు మనం ప్ర మీకు దర్శనం చేయించే బాధ్యత మాది మీరు ఏం అస్సల ఏమీ ఆ ఆలోచించవలసిన అవసరం లేదు ఇంకా తిరుపతిలో అక్కడ దర్శనం అయిన తరువాత దేవుడి ఆశీస్సులతో ఇంకా మనం ప్రయాణంలో ముందుకు వెళ్తూ రాజమండ్రి వెళదాము అండి రాజముండ్రిలో కూడా చాలా ప్రదేశాలు తిరగవచ్చు అక్కడ నుంచి మనం విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలోని చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఉన్నాయి మీకు ఘాజి ఎటాక్ గురించి తెలిసే ఉంటుంది అండి తెలుసా తెలీదా అండి అది ఆ సినిమా ఏంటంటే అండి అది మన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఈ ఆదర్శం ఆదర్శంగా తీసుకుని అది ఒక సినిమా చేశారు అది ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం మన భారతదేశానికి మన పక్కన ఉన్న పాకిస్థాన్కి యుద్ధం జరిగింది అండి నీటి మ కింద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మనం పాకిస్థాన్ని చిత్తుగా ఓడించిన ఆ సమయంలో ఒక సబ్మరీన్ చాలా బాగా పాడైపోయింది ఇంకా అది ఈ యుద్ధానికి పనికిరాదు అప్పుడు దాన్ని తీరానికి లాగేసి ఆ విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ఉంచేసారు మనం అక్కడికి వెళ్ళి ఆ సబ్మరీన్ మొత్తాన్ని చూడవచ్చు అదే కాకుండా ఇంకా విశాఖపట్నంలోని కైలాసగిరి ఇంకా ఇతర ఆర్కే బీచ్ రుషికొండ బీచ్ అని వివిధ ప్రదేశాలు ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళవచ్చు ఇదంతా అయిన తరవాత విశాఖపట్నం నుంచి కొంత దూరంలో అరకు ఉంది అండి మీరు హిల్ స్టేషన్స్ గురించి వినే ఉంటారు అరకు కూడా అటువంటి ఒక ప్రదేశమే అయితే అయితే మరి ఏమీ పర్వాలేదు అండి మీరు అరకు వద్దు అనుకుంటే సింహాచలం వెళదాము అండి సింహాచలం వెళ్ళి అక్కడ కూడా మనం దేవుడిని దర్శించుకుని ఇంకా దాని తరువాత మనం చిత్తూరు వెళ్ళి ఇంకా గోదావరి తల్లి తెల్ గురించి తెలుసా అండి మీకు ఇప్పుడు ఉత్తర భారతంలోని గంగాదేవిని పూజిస్తారు ఆమె మొత్తం అందరికి నీటి నీరు ఇస్తూ ఉంటుంది అలాగే మన దక్షిణ భారతంలోని గోదావరి తల్లిని గ దక్షిణ గంగ అని కూడా అంటూ ఉంటారు గోదావరి తల్లిని ఆధారం ఆమె ఆధారంతోనే అందరూ బ్రతుకుతున్నారు ఇక్కడ మరీ మంచిది అండి మరీ మంచిది అండి మీ తాతగారి ఇల్లు కూడా ఒకసారి చూసి వచ్చేయచ్చు ఇల్లు చూసి వచ్చేయచ్చు ఇల్లు చూసి వచ్చేయచ్చు అండి సరే అండి మీకు నేను మిగతా విషయాలు మీరు మా యజమాని మాట్లాడుతారు మీతో ఎప్పుడు ఎ ఎంత ఎంత ధర ధర గురించి కూడా మా యజమానే మాట్లాడుతారు మీరు అవశ్యం అండి మీరు ఎ ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది సరే అండి అలానే అండి అలానే అండి సరే అండి